హలో ఆ అదే ఎక్కడున్నావు ఏమి డ్యూటీకి రాలేదు లేదమ్మా ఈ రోజు నీకు తెల్లవారి షిఫ్ట్ వేశాం ఆ ఉందమ్మా చూడలేదా లిస్ట్ పెట్టాం లేదమ్మా ఒకసారి చెక్ చేయి నీకు పెట్టాను ఆ అతను సెలవు పెట్టాడమ్మా లేదమ్మా అతను సెలవు పెట్టాడు ముందే చెప్పాడు ఆ మీకు మీకు చెప్తా అన్నాడు ఆ అబ్బాయి మీకు చెప్పాను అన్నాడు అందుకే ఆ నీకు వేయమని చెప్పాడు ఆ ఆ లేదమ్మా మీ పేరు చెప్పాడు అందుకే మీకు వేశాం ఆల్రెడీ ఆ వన్ అవర్ టూ అవర్సులో లేట్గా అయినా పర్లేదు వచ్చేయండి

పర్లేదు చూసుకొని రా

ఆ